హలో మీరు సెయింట్ ఆగస్ట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి ప్రిన్సిపాల్ గారేనా అండి మేమొక పేరెంట్నండి మా పిల్లలు మీ పాఠశాలలో ఏ మీడియం నుంచి ఉందండి తెలుసుకోవచ్చా మేము కొంచెం అవునండి మీ పాఠశాల మా పెద్దబాబు తర్డ్ క్లాస్ అండి మా అమ్మాయి సెకండ్ క్లాసు అడ్మిషన్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయి అంత్ ఇంతకు ముందుకు ఎస్వివి అనే పాఠశాలలో ద చదివారండి మా దగ్గరనే మీ స్కూల్కి ప్రైవేషసా రావడానికి ఏమైనా అడ్మిషన్స్ మొదలయినాయా అండి ఇప్పుడు ఆ పరీక్ష దేనిపై ఉంటుందండి ఎన్ని మార్కులకి ఉంటుందండి తెలుసుకోవచ్చా

సరేనండి సంవత్సరానికి ఎంత ఫీ ఉంటుందండి ఒక్కరికి రెండో తరగతికి మూడో తరగతికి

అవునా అండి అలాగే పాఠశాల టైమింగ్ టైమింగ్ ఎప్పుడండి ఇప్పుడు అలాగే

అవునా అండి సరే ఇంకా అలాయే పిల్ సరేనండి ధన్యవాదములండి